హలో అవును ఎవరండీ ఓకే అండి ఓకే అండి చెప్పండి ఏ ఏ కాలేజ్ ఎక్కడండి మీది వైజాగ్ అండి ఓకే అండి మీ ఎంసెట్ ర్యాంక్ ఎంతండి ఇంటర్ మార్క్స్ కాదండి ఎంసెట్ ర్యాంక్ ఓకే అండి టు థౌసండా అండి మీరు అదే ఏ గ్రూప్ తీసుకుందామనుకుంటన్నారండి అంటే మెకానికలా మెకానికలా అండి సిఈసా అండి ఓకే అండి ఓకే అండి మ్యాడం మీరు ఇంటర్ మార్క్స్ ఎంతండి ఓకే అండి టెన్త్ ఎంతండి టెన్త్ టెన్త్ నైన్టి పర్సెంటేజ్ మ్యాడం ఓకే మ్యాడం మీరు హాస్టల్లో ఉంటారా లేదా డే స్కాలర్ చేస్తారండి ఆ బాగుంటాయండి మా కాలేజీలో స్టడీ కూడా చాలా బాగుంటుంది మ్యాడం మీరు కావాలంటే మీరు ఒకసారి ఇంటర్నెట్లో చూసుకోవచ్చు మాది ప్లేస్మెంట్స్కి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మోర్ దేన్ టెన్ కంపెనీస్ పైనే ప్లేసెమెంట్లున్నాయి హాస్టల్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మీకు చాలా లైక్ మీకు ఇంటికాడ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మ్యాడం లైబ్రరీ లైబ్రరీ ఉంటుంది మ్యాడం స్పోర్ట్స్ ఉంటాయి మ్యాడం మీకు లైబ్రరీ కూడా ఆసియాలోనే ది బిగ్గెస్ట్ లైబ్రరీ చాలా పీస్ అఫ్ చాలా పెద్దది అన్ని రకాల బుక్స్ దొరుకుతాయి మీరు హ్యాపీగా చదువుకోవచ్చు మ్యాడం ఓకే మ్యాడం అండ్ కాలేజీ గురించి కూడా మీరు ఒక చెప్పండి మ్యాడం కాలేజీ టైమింగ్స్ మార్నింగ్ నైన్ టు ఈవెనింగ్ ఫోర్ థర్టీ మ్యాడం ఓకే మ్యాడం మీకు క్యాంటీన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మ్యాడం అసలు ఏమన్నా కావాలనుకున్న సరే బయటికి వెళాల్సిన అవసరం ఏం లేదు ఓకే మ్యాడం ఓకే థ్యాంక్ యూ